నమస్తే అండి మీ దగ్గర ఏమైనా స్కూల్ బ్యాగ్సు ఉన్నాయండి ఎక్కువగా అంటే ఓ ఒకటవ తరగతి నుంచి నాలుగైదు తరగతుల వరకు కావలండి

ఒక ఐదారు కావాల్సొస్తాయండి

అంటే ఒక నూట యాభై నుంచి రెండొందల యాబై మూడొందల లోపు చూస్తామండి వస్తామండి వచ్చి చూస్కుంటాము మరి ఒక ఐదారు తీసుకున్నాంము కదా ఏమైనా తగ్గించగలరా ఏమైనా అమౌంటు అలాగే నండి వస్తామండి రెండు మూడు రోజుల్లో వచ్చి చూసుకుని తీసుకుంటాము చూసుకుంటామండి ఓ రెండు మూడు రోజుల్లో వచ్చి చూసుకుని తీసుకెళ్తామండి సరేనండి థ్యాంక్స్ అండి